మా అభిమాన కళాకారులు అంటే నాకు ఒకరు చాలా ఎంతోగా నచ్చుతూ ఉంటారు వారు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారు ఎంతో చక్కగా పాడుతూ ఉంటారు పాటలని వారి స్వరం ఎంతో చక్కగా ఉంటుంది చాలా వినసొంపుగా ఉంటుంది వారు ఈ మధ్యనే చనిపోవడం జరిగింది వారికి ఎంతోమంది ఇష్టం వారి గొంతు కానీ వారి స్వరం కానీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే వారు అంత చక్కగా పాడుతూ ఉంటారు కాబట్టి వారికి అందరి మీద ఎంతో అభిమానం అందరికీ వారి మీద కూడా ఎంతో అభిమానం వారు సంగీత దర్శకులు వారు వివిధ రకాలుగా ఎంతోమందికి దర్శనం అంటే ఎలా చెప్పారు ఇలా పాడండి అలా పాడండి అని వారిలో మాకు ఏం నచ్చుతుంది అంటే వారు ఒక్కొక్కరికి చదివే విధానం ఎంతో చక్కగా ఉంటుంది ఒక్కొక్కరికి చెప్పే విధానం కానీ పాడే విధానం కానీ ఎంతో బాగుంటుంది వారు ఎలాంటి తప్పులు చేయలేరు మరియు ఎవరితోనైనా మాట్లాడే విధానం కూడా ఎంత చక్కగా ఉంటుంది